హలో మీ దగ్గర ఏ అరటి పండ్లను పండిస్తారు ఈ అరటి పండ్లల్లో పోషకాలు ఉంటాయా ఈ అరటి పండ్లు తియ్యగా ఉంటాయా

ఈ అరటిపండ్లను అందరూ తినవచ్చా అరటిపండ్లల్లో రకాలు ఉంటాయా ఓకే మాకు ఒక అరటి గెల ఇవ్వండి ఓకే థ్యాంక్స్ అండి సరే అండి ఓకే అండి